గ్రామీణ పట్టణ స్కూల్ మధ్య అంతరం గురించి నా అభిప్రాయం మనం మొదటిగా పట్టణాల స్కూళ్ళ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాము పట్టణాల్లో స్కూల్స్ చూడడానికి

ఇన్ఫ్రాస్ట్రక్చర్గా చాలా డెవలప్డ్ ఏరియాస్ అక్కడ చాలా ఉంటాయి పట్టణ స్కూల్లో ఎవ్రీ మనకి తె కావాల్సిన ప్రతీ ఒక సదుపాయాలు అన్నీ కూడా మనకి బాగా దొరుకుతాయి కానీ కావాల్సిందల్లా డబ్బు డబ్బులు ఉంటే ఆ పిల్లల్ని బాగా చదివిచుకోవచ్చు తల్లిదండ్రులు వారి పిల్లల్ని చదివించాలంటే మొదటిగా వారి ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించే తల బాదుకుంటున్న పరిస్థితులు ఈ జనరేషన్లో మరీ ఎడ్యుకేషన్ సిస్టంలో మనం పిల్లల్ని చదివించాలన్నా ఒక బిజినెస్ అయిపోయింది సరే అంత కష్టపడి పిల్లల్ని అడ్మిషన్స్ చేసి ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు పెట్టి మనం జాయిన్ చేసినప్పటికీ ఇక్కడ తరగతుల్లో వారి వారిని చదువుకున్న వారిని కొంచెం స్లో లర్నర్స్నీ వేరు చేసి వ్యత్యాసంగా చూస్తారు తరువాత వారు చదివించే పద్ధతులు చాలా బాగున్నా దాన్ని అందుకోవడానికి పిల్లల ఆ యొక్క మరి ఆ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది ఐక్యూ లెవెల్స్ చూసుకోవాలి ఒక వ్యాపారపరంగా మరి పిల్లల మీద ఒత్తిడి అనేది రావడం కాదు కాని అన్నీ హైలీ డెవలప్ అయినప్పటికీ పిల్లలకి ఎంతవరకు అవసరం పిల్లల్లను ఎలాగూ చదువులో ప్రభావితం చెయ్యాలి ఎలా జ్ఞానం నేర్పించాలి అనే విషయాల్లో ఇంట్రెస్ట్ చూపిస్తే చాలా బాగుంటుందనిపిస్తుంది అలాగే చాలా పాఠశాలల్లో అనుకూలత ఉంటాయి ఎవ్రీ ప్రద్దీతి కూడా చాలా చక్కటి సదుపాయాలు దొరుకుతూ ఉంటాయి కానీ వారికి వెళ్ళడానికి ట్రాఫిక్ రూల్స్ చాలా ఉంటాయి మొదటిగా ప్రొద్దున మొదలైతే చివరికి స్కూల్కి వెళ్ళడానికే కొంత సమయం పాటించాల్సి వస్తుంది సగం సమయం అంతా ప్రయాణంలోనే ట్రాఫిక్లోనే గడిచిపోతుంది అక్కడికి వెళ్ళి టీచర్స్ హైలీ క్వాలిఫైడ్ వెల్ సెటిల్డ్ అండ్ వెల్ ఎక్స్ప్లనేషన్ చేస్తున్నప్పటికీ కూడా కంప్యూటరైజ్డ్ లెవెల్స్లో చూపిస్తున్నప్పటికీ కూడా పిల్లలు ఎంతగానో ఎదగడానికి అవి చాలా ఉపయోగపడతాయి కానీ అదేవిధంగా అందరూ ఉపయోగపడుతుందని కూడా మనం చెప్పలేము ఎందుకంటే ఇందులో బాధాకరమైన విషయం ఏంటంటే పిల్లల్ని వారి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తున్నప్పుడు వారు హైలీ డెవలప్మెంట్లోనే ఉండిపోతున్నారు కానీ మన యొక్క గుణాలను లేకపోతే మనకున్నటువంటి బాంధవ్యాలను ఆ కామన్ సెన్స్ అవి చాలా కోల్పోవడం జరుగుతుంది సో హైలీ డెవలప్డ్ అయినా కానీ మన యొక్క మరి పాత విషయాలను ఎక్కడినుంచి మన మొచ్చామని విషయాలను జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాము సరే క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు అన్నీ కూడా చాలా చక్కటి సదుపాయాలు ఉన్నప్పటికీ మరి కొంత బాధాకరమైన విషయం ఏంటంటే పేదరికంలో ఉన్న వారికి మరి ధనికులకు చాలా వ్యత్యాసం జరుగుతుంది ఇందులో విభిన్నతలు చాలా అంశాలున్నాయి మనం ఆలోచన చేయొచ్చు ఎందుకంటే పేదవారు మరి వారి పిల్లలను ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్స్లోనే చదివించుకోవాల్సి వస్తుంది వారి దగ్గర డబ్బు లేకపోయినప్పటికీ మరి ప్రభుత్వం వారు అందించే మరి ఆ స్కూల్స్లో పేరెంట్స్ ఎంతో ఇష్టంగా చదివిస్తున్నారు కానీ కొన్ని కొన్ని విషయాలు చూస్తే వారికి వారికి వ్యత్యాసం చదువుకోవడంలో వీరిని వారిని మనం కంపేర్ చేసినట్లే ఆ దినాలలో ప్రభుత్వం వారు టీచర్సే కానీ ప్రభుత్వం కానీ పిల్లలు చదువులో చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను తీసుకునేవారు ఈవెన్ మన పాఠశాల్లో చూసినప్పుడు కూడా శ్రద్ధగా మరి చాలా క్లీన్ ఏరియాస్ ఉండేవి ఆ యొక్క పాఠశాల తరగతగదులే కానీ వసతులే కానీ వనరులే కానీ ప్రభుత్వం వారు చక్కగా అందించేవారు అక్కడ పాఠశాల్లో గురువులను చూసినప్పుడు పంతులుని చూసినప్పుడు వారి కుండే భయభక్తులు ఒకసారి ఆలోచించేద్దామా ఈ రోజుల్లో మనకెక్కడున్నాయండి టీచర్సు పిల్లల్ని సరైన మార్గంలో నడిపించాలన్నా పేరెంట్స్ సరిగ్గా ఒప్పుకోరే మా పిల్లవాడిని కొట్టవద్దు మా పిల్లవాడిని బెదిరించవద్దు అవసరమైతే కేస్ వేస్తామని బెదిరించే మార్గంలోకి వచ్చేసారు ఏవండి ఆ రోజుల్లో పంతులంటే గౌరవించేవాళ్ళు ఈ రోజుల్లో పంతులంటే పని లేక చేసుకునేవాడే పంతులు అంటున్నారు సరేలే ఇవన్నీ మనం పక్కకు పెట్టినట్టయితే గ్రామీణ స్కూల్లో ఎలా ఉండేవి ఒకప్పుడు ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఒకప్పుడు పద్ధతులు చాలా బాగుండేవి కానీ ఇప్పుడు గ్రామీణ పద్ధతుల్లో చూస్తే వారికి సరైన వసతులు లేవు

పనులు చేసుకోవడం పొలం పనులు చేసుకోవడం ఇలాంటి వాటి విషయాల్లో మరి వారు అందులోనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం జరుగుతుంది సో సిస్టమ్యాటికల్గా డెవలప్ అవుతుంది కానీ ప్రజలకు ముఖ్యంగా తల్లిదండ్రులకు పిల్లలకు ఎడ్యుకేషనల్ సిస్టం ఎంతవరకు సహాయపడుతుందనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి తల్లిదండ్రులు ఎంత ప్రోత్సహించాలో అ దినాల్లో అయితే జగన్ గారు సీఎంగా ఉన్న సమయంలో అనేకమైన వసతులు అందించేవారు ఈ రోజుల్లో కూడా అలాంటివి జరగాలని ఆశిస్తూ ఉన్నాను కాబట్టి మనం పట్టణాలకు మరి ఈ యొక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి స్కూల్స్కి ఉన్నటువంటి వ్యత్యాసం మనం చాలా నేర్చుకున్నాము కాబట్టి డెవలప్మెంట్ ఏరియాస్లో చదివిచ్చడం మంచిదే కానీ పిల్లలకు వారి యొక్క జ్ఞానము ఎలా ఎదుగుతుంది గౌరవాలను అవన్నీ తల్లిదండ్రులుగా మనం నేర్పించాలనే జాగ్రత్త తీసుకోవాలి కాబట్టి వాటిని వీటిని వ్యత్యాసం చూసుకున్నట్లయితే నగరంలో పట్టణాల్లో చాలా తేడాలున్నాయి కానీ మనిషిలో తేడా లేకుండా చూసుకోవడం చాలా మంచిదని నేను భావిస్తున్నాను